నేను నా గానంలో గమనం చేరుకోవడానికి నేను ప్రతి ఒక్క ప్రయోగాన్ని నేను ప్రతి ఒక్క లిరిక్ని అయితే ఒక ఐదు ఆరు సార్లు ప్రాక్టీస్ చేసి చేసి ఆ తర్వాత నేను అయితే నా గానన్ని నాకు అన్ నేను ఎలా అయితే కావాలి అనునుకుంటానో అలాగా కూర్చుతాను అలా అలా చేసుకోవడం వల్ల నా గానం కూడా చాలా మెరుగుపడుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే అలా చేయడం వల్ల నా మధురంగా కూడా ఉంటుంది నా గానం అని నేను అనుకుంటున్నాను ఇలా చే ఇది మొత్తం కనుక మనం నేను నా గమనాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్క పాటని ఒక ఒక ఐదు ఆరు సార్లు విని దాన్ని నా నోటికి పట్టించి అలాగే దాన్ని ప్రయోగించి ఆ తర్వాత నేను అయితే నా గానాన్ని మొదలుపెడతాను నా గానం నేను ఎలా అయితే కోరుకుంటానో అలా వచ్చేంతవరకు నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తు ఉంటాను